భారతదేశంలోని వాతావరణం ఎలా ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇది ఎలా మారుతూ ఉంటుంది భారతదేశంలో వాతావరణం నాలుగుంటాయి మన వాతావరణంలో మనకి నాలుగు కాలాలుంటాయి వానాకాలం చలికాలం ఎండాకాలం వేసవికాలం ఈ కాలాల్లో ఏంటిదంటే ఇప్పుడున్న భారతదేశంలో సకాలంలో వర్షాలు పడక వేసవికాలల్లో వానలు పడుతున్నాయి వాన కాలంలో ఎండ కొడుతుంది ఎండాకాలంలో చలి పెడుతుంది అలా ఎన్నో మార్పులు వస్తున్నాయి దేశంలో ఇప్పుడు మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది ఇప్పుడు మనది ఇప్పుడు తెలంగాణాలో ఇప్పుడు వేసా వేసవి కాలమైతే అదే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చలికాలం ఉంటుంది అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది ఇక్కడ వానలు పడితే అక్కడ గడ్డకట్టెలా ఉంటారు ఇక్కడ దీనికి దానికి చాలా పొంతన ఉంది దేశం ఒక్కటే కాని రాష్ట్రాలుది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది ఉంటే ఆ ఇరవై తొమ్మిదిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతుంటే తెలంగాణాలో టి విపరీతంగా ఎండలు కూడా కొడతాయి అలా ఉంది ఈ రోజుల్లో భారతదేశంలోని వాతావరణం ఒకప్పుడు సకాలంలో వర్షాలు పడేవి ఎందుకంటే అప్పుడు పచ్చదనం ఉండేది ఆ పచ్చదనం ఎప్పుడైతే ఆ చెట్ల వల్ల మంచిగా ఆ వాతావరణమంతా చక్కగా ఉండేను ఇప్పుడు మనమున్న చెట్లన్నీ నరికేయడం వల్ల వాతావరణం సకాలంలో వర్షాలు పడడం లేదు వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి అలా మన వాతావకరణం మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇంకపోతే తెలంగాణాలో ఎప్పుడూ కూడా ఎండలు బాగా ఉంటాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అది ఏంటిది మన సముద్రం యొక్క స సరిహద్దుల్లో ఉంటుంది అక్కడ ఎండలు కొట్టేటప్పుడు ఎండలు బాగా కొడితే వానలు పడితే అక్కడ మునిగిపోతారు ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ వాతావరణం ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాల్లో ఈ ఈ ప్రాంతంలో ఎండ ఉన్నప్పుడు ఇంకొక ప్రాంతంలో వాన పడుతుంది అని కూడా చెప్పగలం ఎందుకంటే ప్రాంతాలు వేరే అక్కడ వాతావరణాలు కూడా మారుతూ ఉంటాయి మనము భారతదేశంలో ప్రతీ ఒక్క దగ్గర ఒకటే కాలం అనేది ఉండదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది